నమస్కారమండి భారత్ గ్యాస్ వాళ్ళ నేను ఇక్కడనుండి గ్యాస్ సిలిండర్ వాడ ఉపయోగించాలని అనుకోవడం లేదు నేను ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను కావున దయచేసి నా గ్యాస్ బుకింగ్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాను నా గ్యాస్ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ తొమ్మిది ఆరు నాలుగు రెండు ఐదు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు దయచేసి ఈ నంబర్పై ఉన్న గ్యాస్ బుకింగ్ను రద్దు చేయాలని భారత్ గ్యాస్ వాళ్ళని నేను అభ్యర్థస్తున్నాను ధన్యవాదాలు